మా నాన్నగారు నాకు చాలామంది గొప్ప నాయకులు మరియు రాజుల గురించి చెప్పారు ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి రాజు కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయులు ఒక శక్తివంతమైన రాజు మరియు సైనికాధికారి అతను పదహారవ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ను ఒక శక్తివంతమైన రాజ్యంగా మార్చారు అతను ఒక మంచి పాలకుడు మరియు భక్తుడు అతను తన ప్రజల కోసం చాలా చేశాడు ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి మహిళా రాజు రాణి రుద్రమదేవి రాణి రుద్రమదేవి ఒక బలమైన మహిళ తను తన భర్త మరణం తరవాత ఆంధ్రప్రదేశ్ను పాలించింది ఆమె ఒక మంచి పాలకురాలు మరియు యోధురాలు అతను తన అతను తన రాజ్యాన్ని ఆమె తన రాజ్యాన్ని విదేశీ దాడుల నుంచి రక్షించింది ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం తీసుకురావడానికి చాలామంది యోధులు పోరాడారు అందులో సుభాష్చంద్రబోస్ గారు ఒకరు సుభాష్చంద్రబోస్ గారు సైన్యాన్ని స్థాపించారు అది బ్రిటిష్ పాలకులను వ్యతిరేకంగా పోరాడించారు ఇలా ఎంతోమంది గొప్ప రాజులు యోధులు నాయకుల గురించి నేను మా నాన్నగారు చెప్పారు